నేను ఇప్పుడే కొత్త ఈమెయిల్ చిరునామా తీసుకున్నాను నాకు నా పాత ఈమెయిల్లో ఉన్న కొన్ని పాస్కార్డ్ వివరాలు కొత్త దానికి అప్డేట్ చెయ్యాలి అందుకోసం ముందుగా పాస్కార్డ్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి నా ప్రొఫైల్ సెక్షన్కి వెళ్ళాను అక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనే విభాగం ఉంది ఆ విభాగాన్ని ఓపెన్ చేసి నా కొత్త ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేశాను తరువాత సిస్టమ్ అది వ్యాలిడ్ ఆ ఈమెయిలేనా అని చెక్ చెయ్యడానికి ఓటీపీ పంపింది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా నా ఈమెయిల్ను అప్డేట్ చేశాను ఇప్పుడు అవసరమైన అన్ని పాస్కార్డ్ సంబంధిత సమాచారం కొత్త ఈమెయిల్కు వస్తుంది ఈ ప్రక్రియ చాలా సులభంగా జరిగింది మీరు కూడా మీ ఈమెయిల్ మార్చాలి అనుకుంటే పాస్కార్డ్ పోర్టల్ను ఓపెన్ చేసి అదేవిధంగా ఫాలో అయితే చాలు